నేను నాలుగు వందల ఒకట్లో ఉన్నాను సార్ కార్తీక్ అండి నాలుగు వందల ఒకట్లో బుక్ అయిన రూమ్ నెంబర్లో ఉన్నాను నాకు ఇప్పుడు కొంచెం ఆహారం కావాలండి అది మీ దగ్గర ఉంటాయా లేదంటే బయట నుండి తీసుకొస్తారా

మీ దగ్గర వెజిటేరియన్ ఉండదా అండి ఓన్లీ కాయగూరలు అంటే మేము కాయగూరలే తింటామండీ మాంసాహారం తినము అంత ఆ మసాలా లేనివి మాములుగా ఏమి ఉండవండి ఆ అలా అయితే ఆ అలా అయితే నాకు ఒక మీరే చేసేయండి లేండి తక్కువ మసాలా వేసి కొంచెం ఆ ఒక ఫ్రైడ్ రైస్ చాలులెండి మీల్స్ ఇంక వద్దులెండి ఫ్రైడ్ రైస్ చేసేయండి వెజిటేబుల్తో ఆ ఎగ్ కూడా వేయద్దు గుడ్డు కూడా వద్దు వెజిటబుల్ ఆ వెజిటేబుల్తో చెయ్యమని చెప్పండి దాంతో పాటు కొంచెం పన్నీర్ కర్రీ

ఆ పన్నీర్ కర్రీని పెరుగు కుడా పంపించండి అంటే పెరుగు కొంచెం గట్టి పెరుగు పంపించండి ఆ గట్టి పెరుగు అయితే తెచ్చేయండి ఆ ఆ తెచ్చేయండి ఒక థమ్స్ అప్ కూడా తీసుకురండి ఆ థమ్స్ అప్ తే ఇంకా వచ్చినప్పుడు ఆ వచ్చేటపుడు సర్వీసింగ్కి ఒకరిని పంపండి కొంచెం బాగాలేదు పట్టుకురండి కొంచెం నాలుగు వందల ఒకటి అండి ఆ అవునండి ఆ దానికి దానికి సెపెరేట్గా ఛార్జెస్ ఉంటాయి అండి సెపెరేట్గా బిల్ ఆ అంటే ఇప్పుడే కట్టేయాలా అండి లేదంటే చెక్అవుట్ చెక్అవుట్ చేసేటప్పుడా ఆ వెళ్ళి పోయేటప్పుడు పే చెయ్యచ్చు కదా సరే అండి అయితే నా పేరు మీద ఆ రెండు రాసుకోండి

ఆ వీలైనంత త్వరగా కొంచెం పంపండి సరే అండి